హలో సార్ ఎవరు అవును చెప్పండి

అందరు వెళుతుర్రా సార్

స్టడీ పరంగా మంచిగా ఉందా సార్ బాబుది ఇంటికాడ ఏమి వింటలేడు అని అడుగుతున్నాను సార్ మీకు ఎప్పుడు ఉంది సార్ ప్రోగ్రాం అవును సార్ ఫ్రీ సరే అడిగి మళ్ళీ కాల్ చేస్తాను సార్ మీకు సరే